నేను ఎప్పుడూ తోకచుక్కని చూడలేదు ఉత్కలపాతాన్ని చూడలేదు అయితే వాటిని చూసిన వారి నుండి నేను చాలా కథలను విన్నాను తోకచుక్క చాలా అందంగా ఉంటాయని అలాగే ఉత్కలపాతాలను చాలా అందంగా అద్భుతంగా ఉంటాయని చెప్పారు తోకచుక్కలను చూసిన వారిలో చాలా మంది చాలా ఆనందంగా ఉంటారని మరియు అది వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన అనుభవాల్లో ఒకటిగా ఉంటుందని చెప్పారు వారు తోకచుక్కల యొక్క అందం మరియు గొప్పతనం గురించి మరియు వారి అవి సౌర వ్య వ్యవస్థ యొక్క పురాతన మరియు అద్భుతమైన రహస్యాలను మనకి తెలియచేస్తాయని గురించి ఆలోచిస్తారు ఉత్కలపాతాలను చూసిన వారిలో చాలా మంది చాలా ఉత్తేజంగా ఉంటారని మరియు అది వారి జీవితంలో అత్యంత ఉత్కంఠభరితమైన అనుభవాలలో ఒకటిగా ఉంటుందని చెప్పారు వారు ఉత్కలపాతాల యొక్క శక్తి అలాగే శక్తిని గురించి అవి సౌర వ్యవస్థ యొక్క శాశ్వత మరియు అనిశ్చయమైన స్వభావాన్ని మనకు తెలియచేస్తాయని వాటి గురించి ఆలోచిస్తారు నేను ఒక రోజు తోకచుక్కని లేదా ఉత్కలపాతాన్ని చూడాలనుకుంటున్నాను నేను ఆ అద్భుతమైన అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేను నా అభిప్రాయం ప్రకారం తోకచుక్కలు మరియు ఉత్కలపాతాలు సౌర వ్యవస్థ యొక్క అత్యంత అద్భుతమైన దృగవర్షాలు అవి మనకు సౌర వ్యవస్థ యొక్క పురాతన మరియు అనిశ్చయమైన స్వభావాన్ని తెలియచేస్తాయి అలాగే మన జీవితాలలో అద్భుతాన్ని మరియు అద్భుతాలను తీసుకొస్తాయి